నేను ప్రత్యేకం ప్రత్యేకంగా ఏదైనా నేర్చుకుంటాను లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తుంటాను నేను చాలా కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటాను ఒకవేళ ఒక ఆటలో నేను మంచిగా ఆడితే దాని నుంచి నేర్చుకున్న విషయాలు లేదా ఆటని మార్చడం ఒకవేళ క్రికెట్లో చూసుకుంటే పదకొండు మంది ఉంటారు మళ్ళీ బిల్డింగ్ సర్కిల్లో ఉంటుంది ఆ రూల్స్ మార్చేసి నేను కొన్ని రూల్స్ని పెట్టడం ఇలాంటి క్రొత్త క్రొత్తగా ట్రై చేస్తాను ఇంకా అంటే క్రికెట్లో రూల్స్ చేంజ్ చేయడం అంటే సిక్స్ వెళ్ళే దగ్గర ఎయిట్ రన్స్ మరీ ఎక్కువది అరవై మీటర్ల ఉంటే ఆరు రన్లు వంద మీటర్ల ఉంటే పది రన్లు ఇలా నేను క్రీడల్లో మార్చాలని అనుకుంటాను ఇలా ఏదైనా విషయం నేర్చుకొనే ముందు ఒకసారి క్రొత్తగా ట్రై చేయాలి లేకుంటే మార్చేయాలి అని అనిపిస్తుంది ఒక క్రొత్త క్రీడా లేదా అభివృద్ధి కోసం నేనూ ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటాను ఇంకా ఎప్పుడైనా ప్రత్యేకంగా ఏదైనా నేర్చుకోవాలి అంటే లేదా క్రొత్తవి ఏదైనా ప్రయత్నించాలంటే నేను చాలా ట్రై చేస్తాను ఒక క్రొత్త క్రీడా అండి ఉన్న క్రీడనే మార్చడం దాంట్లో రూల్స్ కానీ బిల్డింగ్లో మార్పులు ఇలాంటివి నేను ట్రై చేస్తూ ఉంటాను ఇది ఎలా అంటే క్రికెట్లో క్రికెట్లో చూసుకుంటే ఒక సర్కిల్లో పదకొండు మంది ఎందుకు ఆడతారు పన్నెండు మందిని ఆడిపిద్దాము ఇలాంటివన్నీ నేను ఇలా ప్రయత్నిస్తుంటాను రూల్స్ చేంజ్ చేయడం ఇంకా కబడ్డీలో ఏడు మంది కాకుండా పది మందితో ఆడటం ఇలా ప్రతీ ఒక్కరూ ఆడటం కోసం ప్లేయర్ని ఆడ్ చేయడం ఇలాంటివన్నీ ఏదైనా క్రొత్తగా ప్రయత్నిస్తున్న ఉంటాను ఇంకా క్రొత్త ఆటలు అంటే కొన్ని ఆటల నుంచి నేర్చుకున్న విషయాలతో వేరే ఆటలని క్రొత్తగా నిర్మించడం లాంటివి ఇంకా ప్ర నేను క్రొత్త అభిరుచుల కోసం ఎక్కడికైనా ప్రయత్ని ప్రయాణం చేస్తాను ఎప్పుడైనా సరే ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా నేర్చుకుంటాను ఖచ్చితంగా ఇంకా ఏదైనా క్రీడా కానీ ఏ విషయాల్లో అయినా కానీ క్రొత్తగా నేర్చుకుంటాను ఇంకా చెప్పాలి అంటే ఏ విషయమైనా నేర్చుకోవచ్చు ఎప్పుడైనా ప్రత్యేకంగా ఏదైనా నేర్చుకోవడానికి లేదా క్రొత్తది ఏదైనా ప్రయత్నించడానికి నేను చాలా ట్రై చేస్తుంటాను ఒక క్రీడా నుంచి ఇంకో క్రీడా లో మార్చడం కానీ ఫుట్బాల్ని చూసి బాల్ లాగా ఉండే గేమ్ని ఇంకో రకంగా వాడటం ఇలా క్రొత్త క్రొత్తగా ఉన్న బాలుతో వేరే ఆటలు ఆడడం లాంటివి కనిపెడుతుంటాము ఆడుతుంటాము నేను కొన్ని సంవత్సరాల క్రిందట ఒక ఆటను ఆడాను బంతితో క్రికెట్ ఆడడం కాకుండా గాలిలో ఎగరేసి ఒకసారి క్రింద పడ్డాక మరి ఇంకొకసారి తీసుకొని మిగతావన్ని పేరు చెప్పడం విసిరి వేయడం ఇది ఎంత మందైనా ఆడవచ్చు ఈ ఆట వల్ల ఎంతో ఉపయోగం మంచిగా ఉంటుంది ఈ ఆటని నేనే కనిపెట్టాను ఒక ఆటను చూసి ఇంకొకటి కనిపెట్టడం ఇలా ఇంకా కాకుండా వేరే ఏమైనా చూసి క్రొత్తగా దాని కని కొంచెం డిఫరెంట్ చేయడం ఇలాంటివన్నీ చేయడానికి చాలా ట్రై చేస్తాను ఇంకా ఆలోచిస్తుంటాను నేను ఒక కొత్త క్రీడా లేదా అభిరుచి కోసం ఎక్కడికైనా ప్రయాణం చేస్తాను క్రీడా ఆటగాళ్ళని చూడటానికి లేదా ఎవరిని ఎవరైనా దగ్గర్లలో అందుబాటులో చూడటానికి కనిపిస్తే ఎంత దూరమైనా వెళతాను ఇలా నాకు ఎప్పుడైనా ప్రత్యేకంగా ఏదైనా నేర్చుకోవడానికి చాలా కృషి ఉంది లేదా క్రొత్తది ఏదైనా ప్రయత్నించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాను ఒక క్రొత్త క్రీడా లేదా అభిరుచి కోసం ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉంటాను ఇంకా ఆటలు ఆడడం అంటే ఓన్లీ ఆడడమే కాదు నా నుంచి ఏమైనా నేర్చుకోవడం ఇంకా క్రొత్త ట్రై చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాను ఒక క్రొత్త క్రీడా నేను ఇప్పుడు ఆడినంత వరకు అయితే బ్యాడ్మింటన్ ముందు నేను ఎప్పుడూ ఆట ఆడలేను దాన్ని బట్టి ఇంకో ఆటను ఆలోచించడానికి చూస్తాను ఇది నే ఇది నా అభిప్రాయం